నేను అలాంటి ఒక పుస్తక ప్రదర్శన ఈ వరంగలులో జరిగినప్పుడు నేను వెళ్ళాను అక్కడ చాలామంది ప్రముఖ పుస్తకాలు రాసే వాళ్ళు రచయితలు అక్కడికి వచ్చారు అండ్ వాళ్ళు వాళ్ళ బుక్ పుస్తకాలను మనం చూపెట్టారు అందులో ఉండే ఒక అక్షరాలు మన ఒక మన జీవితానికి ఎంత మార్పునిస్తాయినేది వాళ్ళు మాట్లాడారు అది చాలా మంచి అనుభూతి అండ్ వాళ్ళు చే కష్టపడి రాస్తారు అండ్ మనము అవి చదువుతాము అండ్ ఆ బుక్స్కి మనం ప్రాధాన్యం ప్రాధాన్యత అనేది ఇవ్వాలి మన జీవితాన్ని మార్చేస్తాయి అని అందరూ ఒక్కొక్క గొప్ప గొప్ప మాటని మాట్లాడారు